మా అభిరుచిని కొనసాగించేందుకు మా యొక్క కుటుంబం నాకు ఏ విధంగా సహకరిస్తుందంటే నేను ఎటువంటి వంటకాన్ని అయినా వంటగదిలో చేయడానికి వెళ్ళినప్పుడు మా అమ్మ వచ్చి నాకు ఏమేమి సామాన్లు సామాగ్రి కావాలో అందిస్తూ ఉంటుంది అంతేకాకుండా వంటలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఇలాంటివి చేస్తే కూడా మందలించి ఇలా కాదు అలా చేయి అని కూడా నాకు బోధిస్తారు మనం వంట చేయటప్పుడు సరైన కారము ఇతర రకములైనటువంటి మసాలాలు చాలా జాగ్రత్తగా దానికి తగిన మోతాదులోనే వేయాలి కాస్త అటు ఇటు అయినా కూడా ఆ యొక్క వంట తీరే మారిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వారి యొక్క ఇష్టమైన వంటకాన్ని చేసుకోవడానికి ప్రయత్నించండి అప్పుడే మీరు ఇతరుల పైన ఆధారపడకుండా మీకు కావాల్సిన సమయంలో అంటే మీకు ఎప్పుడైన ఆకలి వేసిన సమయంలో చాలా సంతోషంగా ఆహారాన్ని తినవచ్చును కాబట్టి ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవనాశైలిలో ప్రశాంతంగా ఆయన నచ్చిన తీరులో బ్రతకడమే మన జీవితానికి ఒక ముఖ్య కారణం మా ఇంటి సభ్యులు అందరూ కూడా నేను అభిరుచిగా వంట చేయడాన్ని చాలా ప్రోత్సహిస్తూ సహకరిస్తారు అంతేకాకుండా నేను ఏదైనా సామాన్లు అడిగితే కూడా ఇంటికి తీసుకుని వస్తారు నేను బజారుకు వెళ్ళి కూడా నా స్వతహాగా నేను ఏ వంటకానికి ఏ సామాగ్రి కావాలో తీసుకువెళ్ళి రాగలను